నేను ప్రపంచంలో ఎక్కడికైన ప్రయాణించగలిగితే నేను పేరూరులోని మాచూపీక్స్ను సందర్శించాలి అనుకుంటున్నాను మాచూపీక్స్ ఒక ప్రత్యేకమైన ఇంకా సమాధి మరియు ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం ఇది ఆండీస్ పర్వతాలలో ఎత్తైన కొండపై ఉంది మరియు దాని అద్భుతమైన దృశ్యాల కోసం ప్రసిద్ధి చెందినది అంతేకాకుండా అది చాలా బాగుంటుంది కూడా ఆ యొక్క ప్రాంతాలు కూడా చూడదగ్గవి చాలా చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా నేను ప్రపంచంలో ఎక్కడికైన ప్రయాణించగలిగితే నేను ప్రించు పాలినేషియాలోని తహితిని సందర్శించాలి అనుకుంటున్నాను తహితి ఒక స్వర్గం లాంటి దీపం అద్భుతమైన సముద్రం తెల్లని ఇసుక తీరాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అక్కడ ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అలాగే ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఆలోచిస్తే నేను ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగితే నేను ఐస్ల్యాండ్ను సందర్శించాలి అనుకుంటూ ఉంటాను ఐస్ల్యాండ్ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మరియు శక్తివంతమైన జీవవైవిధ్యం ఉన్నాయి ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం దీనిలో గ్లేసియార్స్ జ్వాలాల గుహలు వేడినీటి ఊడలు మరియు అనేక ఇతర ప్రకృతి అద్భుతాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాలు నాకు చాలా ఆసక్తిగా ఉంటాయి ఎందుకంటే అవి అద్భుతమైన చారిత్రక సాంస్కృతిక మరియు ప్రకృతి దృశ్యాలను కలిగి ఉన్నాయి అవి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో కొన్ని మరియు నేను వాటిని వ్యక్తిగతంగా చూడాలని ఆశ పడుతూ ఉంటాను